నాకు నక్షత్రాలను చూసిన అత్యంత ఇష్టమైన అనుభవం ఒక సమయంలో జరిగింది నేను ఒంటరిగా ఒక చిన్న గ్రామంలో ఉన్నాను అది ఒక చల్లటి ప్రశాంతమైన రాత్రి మరియు ఆకాశం స్పష్టంగా మరియు నక్షత్రాలు నిండి ఉంది నేను ఒక పెద్ద రాళ్ళపై కూర్చొని ఆకాశంలోని అద్భుతాలను ఆస్వాదించాను నక్షత్రాలు చాలా స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా ఉన్నాయి నేను వాటిని ఎప్పుడు చూడలేదు నేను నక్షత్రాల యొక్క అపారమైన స్థలం మరియు వాటి యొక్క సౌందర్యం గురించి ఆలోచించాను అది ఒక చాలా ఆధ్యాత్మికత మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవం నేను సాధారణంగా రాత్రి పూట నక్షత్రాలను చూస్తాను నేను ఒక చీకటి ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాను అక్కడ నేను ఆకాశాన్ని బాగా చూడగలను నేను ఒక టెలిస్కోప్ లేదా బైనాకులర్ను కూడా ఉపయోగించవచ్చు అది నక్షత్రాలును మరింత స్పష్టంగా చూడ్డంలో నాకు సహాయపడుతుంది ఆకాశాన్ని చూడ్డానికి ఉత్తమ సమయం రాత్రి ఆ సమయంలో ఆకాశం స్పష్టంగా ఉంటుంది మరియు నక్షత్రాలు ప్రకాశవంతంగా ఉంటాయి మరియు ఒక చీకటి ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి దీంట్లో మనం ఆకాశాన్ని బాగా చూడగలం టెలీస్కోప్ లేదా బైనాకులర్ కూడా బాగా ఉపయోగపడతాయి కొన్ని చిట్కాలు ఏమిటంటే చీకటి ప్రదేశాన్ని కనుగొనడం పట్నంలో ఉన్నట్లు అయితే దూరంగా వెళ్ళి ప్రయత్నించాలి టెలీస్కోప్ లేదా బైనాకులర్ని సరిగ్గా అమర్చుకొని చూడడం ఇలా ఇలాంటి కొన్ని ప్రయత్నాలు మనం చేయడం ద్వారా చక్కటి ఆహ ఆకాశం యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం అనుభవించి ఆ నక్షత్రాలను చూసి ఆనందించవచ్చు